అవును మేమ్మొన్న దేవుణ్ణి చేసుకున్నామండి అలా దేవుణ్ణి చేసుకుని కొంచెం ఐదారు రోజులు పట్టింది బోనాలని పోషమ్మ కాడికని ఈట అని ఆట అని ఈ ఇటు కొబ్బరికాయలు కోట్టుడు గంగ స్నానం చేసి వొచ్చుడు ఇవన్నీ జరిగిజరిగి ఇవన్నీఅయినాయి చుట్టాలు పోయిండ్రు చుట్టాలు పోయాక దాని తర్వాత మా బిడ్డ వాళ్ళు కూడా వెళ్ళిపోయిండ్రు వెళ్ళిపోయాక సరే ఏం చేద్దాం మరి వంట చేసుకున్నక కొంచెం కొంచెం చికాకుగా అనిపించింది చాతన కూడా అవ్వలేదు ఇట్లాంటిది చేసేసరికి బాగా లేట్ అయింది అలా ఏం వంట చేసుకుందాం అని అంటే ఏం చేస్తానులే ఏంటని దానికి ఆర్డర్ పెడదాం అని చెెప్పి అనుకున్నా అది సెట్టవదు అన్నాడు ఏం వద్దు వాళ్ళు లేటుగా తీసుకొస్తారు అది ఏం పని చేస్తుంది మనకు అందదు తొందరగా ఆకలి మీదా రాదు అని చెప్పి కూడా చెప్పిన నేను అయినా కూడా మరి గట్ల అని సరే పెట్టాను పెట్టాక అని నాలుగు గంటల ఐదు గంటల అయింది ఈయన నన్ను కోప్పడి పట్టిండు నేను చెప్తే మనం వంట చేసుకుని తిందాము అని అంటే నువ్వు ఆర్డర్ పెడతానని పెట్టింది అది ఆర్డర్ ఏం పనికి పెట్టినట్టు ఎలా చేసినట్టు అదీఇదీ మరి ఇదివరకన్నా పెట్టలేదా అని చూడంగా చూడంగా సరే అని వచ్చాడు వచ్చింది ఆయన ఇచ్చారు ఏంటి నాయనా గిట్లా తీసుకొస్తివి ఇప్పుడు పెట్టాం కదా మేము ఇప్పుడు పెడితే గింత నాలుగైదు గంటలకి తీసుకొస్తివి అట్లా తీసుకొస్తే ఇప్పుడు ఆయన నన్ను కోప్పడబట్టా అని చెప్పి సరే తీసుకున్నా తీసుకని ఆ ఓనర్ని కూడా కోపడ్డా ఓనర్ని కూడా కోపడ్డి పోప్పడి ఇవన్నీ చేసాక సరాన్నీ తీసుకున్నాం తీసుకున్నాం తీసుకుని తిన్నాం ఇక మరి ఇంకోసారి అయినా కస్టమర్కి చెప్పాను ఇంకోసారి చేసినట్టు ఉంటే తేస్తేనేమో టైముకి తీసుకురండి లేదంటే సపరేట్గా మాకు కాదు అని చెప్పి మీరు రిటర్న్ ఫోన్ చేయండి అంతేగాని ఫోన్ చేసి అవును కాదు అని చెప్పి ఓకే అని చెప్పాక మీ గురించి మీరూ చూసారు అదికాదు అందుకని ఆయన కూడా ఈ కస్టమర్ని కూడా కోపం చేశాను ఇలా జరిగింది ఓకే